హలో హలో సార్ మీరు ఓనరేనా ఇల్లు ఓనరా సార్ మాకు అద్దెకి కావాలి మీ ఇల్లు మాకు రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్ బాత్రూమ్లు కావాలి

మాకు మీ ఇంటి రేటెంతో చెప్తే చేరతాం సార్ పైనా పైనైనా పర్వాలే కిందైనా పర్వాలే

అంత రేటా తగ్గదా సార్ పైనే కావాలి

ఇంకేం తగ్గదా రేట్ కనుక

మీకు ఏమొస్తుంది మాకు ఉత్తరమువైపు కాదు తూర్పు కావాలి సార్ పడమటమైనా సరే ఓకే

అదే రేట్లు తగ్గిస్తే కానీ చూడాలి తక్కువ చూడండి మాకు పైనే కావాలి ఇంక అంతకు పైన లేవు రెండో రెండో ఫ్లోర్లోనే కావాలి

సెకండ్ సెకండ్ కావాలి

అదే సార్ మీరు తగ్గరా అంతకంటే అనడుగుతున్నాను

సరే

మేము ఇంతమందుంటాము పదిమంది ఏడు మందిమి ఏడు మందిమి

సరేలే సార్ చూస్తాము

అలాగే అలాగే సార్ మేం రేపొస్తాము మాట్లాడతాం సార్